అవునండి చెప్పండి సార్ అవునా సార్ ఏ సార్ ఏమైంది సార్ లేదు సార్ మేము ఎప్పుడు అలా చేయము సార్ లేదు సార్ మా దగ్గర ఎప్పుడు అలాంటి పొరపాటు జరగదు సార్ అంటే మా కుర్రోలు చేసుంటారు సార్ బయటకు వెళ్ళారు సార్ సార్ లేదు సార్ ఏదో పొరపాటున ఒకేలా అలా జరిగివుంటుంది సార్ మా దగ్గరైతే ఎప్పుడలా జరగదు సార్ పోనిలే సార్ ఇప్పుడు తీసుకురండి సార్ మేము చేస్తాం సార్ మా దగ్గర ఇప్పటికి వచ్చి ఎప్పుడు అలాంటి మిస్టేక్ జరగలేదు సార్ అదే సార్ ఎవరు చేశారో తెలియదు కదా సార్ ఒక వెలికి చెప్తాను సార్ ఈ సారి మా పొరపాటు అయ్యింది కాబట్టి మేము చేస్తాము అంటున్నాం సార్ సరే సార్ ఆ బయటికి వెళ్లారు సార్ మీ వస్తారు సార్ వచ్చాక మేము ఫోన్ చేస్తాము సార్ లేదంటే మీరు ఇక్కడికి రండి సార్ మీరు కారు మళ్లీ వాష్ చేస్తాము సార్ ఫ్రీ సర్వీస్ గ్యారెంటీ ఓకే సార్ సరే సార్